నమస్కారమండి ఏం కావారండి మీకు మా దగ్గరున్నాయండి ఫోన్లు వివిధ రకాలున్నాయండి మీకేరకమయిన ఫోన్ కావాలండి అవునా అండి నేను నా దగ్గర తప్పకుండానండి మా దగ్గర ఏ రకమయినియున్నాయో చెపుత్నానండి వి ఒకసారి వినండి మా దగ్గర సామ్సంగ్ కంపెనీ ఫోన్లున్నాయండి ఇంకా వీవో కంపెనీ ఫోన్లున్నాయండి ఇంకా వన్ప్లస్ ఉన్నాయండి ఇంకా ఒప్పో కూడా ఉన్నాయండి ఇందులో అందరూ ఎక్కువగా వన్ప్లస్కి కెమెరా బాగుంటుందని చెప్పి అది తీసుకుంటూ ఉంటారండి ఇంకా మీకెక్కువరోజు కావాలి అనుకుంటే కను క సామ్సంగ్ అయితే మీకెక్కువ రోజులొస్తుందండి చాలా రోజులవరకు తప్పకుండానండి మీకు సామ్సంగ్ వచ్చేసి పదిహేనువేలు పడుతుందండి వీవో ఫోనొచ్చేసి మీకు పద్నాలుగు వేలుకొస్తుందండి ఒప్పో ఫోన్ కూడా పద్నాలుగు వేలేనండి ఇంకా వన్ప్లస్ వచ్చేసి ఇరవై ఒక వెయ్యి పడుతుందండి తప్పకుండానండి మీరు డబ్బులు కట్టుకోవాలనుకుంటే మీరు మొత్తం ఇచ్చేస్తే మీ ఓ మొత్తం ఇచ్చేస్తామండి అలా కాకుండా కొంతమంది నెలకింత అంటు కడతామని ఈఎమ్ఐ ప్రోసెస్కి వెళ్తారండి మీరు ఎలా కడదామనుకుంటున్నారండి మొత్తం డబ్బులిచ్చా లేదా ఈఎమ్ఐ ప్రకారమా అండి ఈఎమ్ఐ అయితే మీకింకా ఎక్స్ట్రా నాలుగు వేలు పడుతుందండి మొత్తం ఇరవై ఐదు వేలు పడుద్ది మీకు నెలకి ఇంత కట్టుకోవాలనుంటుందండి ఐదు వే మీరు కట్టుకునే దానిబట్టి గడువుని బట్టి మీకు పెడతామండి

అదే మీరు కనుక ఒకేసారికి మొత్తం డబ్బులిచ్చేసి తీసుకుంటే కనుక మేము మీకు వెయ్య రూపాయలు తగ్గిస్తామండి లేదండి అవునండి ఇంకా మీకు ఈ ఫోన్తో పాటు మీకింకా పౌచ్ ఒకటి వస్తుందండి దాంతో పాటు ఇంకా ముందు గ్లాస్ కూడా ఉచితంగా వస్తుందండి మీకు మేము ఒక సంవత్సరం వరకు దానికి వారంటీ ఇస్తారండి సంవత్సరంలో ఏ రిపేర్ వచ్చినా సరే ఇక్కడికి తీసుకొస్తే మేమే చేసి పెడతామండి మీకు స మొత్తం ఫోన్లో ఏం తప్పొచ్చినా సరే మేము చేసి పెడతామండి ఒక సంవత్సరంలోపు ఇవమంటారాండి ఆహా అదేముండదండి ఇప్పుడే ఇచ్చేమంటారా అండి మొత్తం

మొత్తం మీరిప్పుడు ఎలా తీసుకుందామనుకుంటున్నారండి మొత్తం డబ్బులిచ్చేసా లేక ఈఎమ్ఐ ప్రకారమా అండి సరేనండి ఇదిగోండి ధన్యవాదాలండి